మే పాట అంటే చాలా ఇష్టం ఆ పాట నాకు ఎందుకో భావోద్వేగాను కలిగిస్తుంది రెండవది హం అంపే హన్ కౌన్ సినిమాలోని ద దీది తేరా దీవర్ దివాన పాట నాకు చాలా ఇష్టం ఈ పాట నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మూడవది లాగర్ సినిమాలోని మిత్రా మిత్రా పాట నాకు ఎంతో ప్రత్యేకమైనది ఈ పాట నాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది నాకు ఈ పాటలు ఇష్టం ఎందుకంటే అవి నాకు ఎంతో భావోద్వేగాలను కలిగిస్తాయి ఆనందాన్ని కూడా ఇస్తాయి మరియు స్పూర్తినిస్తాయి ఈ పాట నాకు ఎంతో ప్రత్యేకమైనవి ఎందుకంటే అవి నా జీవితంలో కొన్ని ముఖ్యమైన క్షణాల్లో ముడిపడి ఉన్నాయి నాకు పాడడం అంటే ఇష్టం ఎందుకంటే అది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మరియు నా భావాలను వ్యక్తీకరించడానికి సహాయం చేస్తుంది నేను పాడేటప్పుడు నాకు ఎంతో స్వేచ్ఛగా అనిపిస్తుంది మరియు నా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పాడడం నాకు ఒక సాధనగా మారింది దీని ద్వారా నేను నా భావాలను వ్యక్తీకరించగలిగాను మరియు నా ఆత్మను శాంతింపజేయగలను నాకు పాడడం అనేది ఒక ఆత్మసంతృప్తిని ఇస్తుంది మరియు నా జీవితాన్ని సుసంపన్నం చేస్తుంది